మన కాకినాడ జిల్లాని మనం కొన్ని సంవత్సరాల ముందుతో మనం పోల్చుకోగలిగితే నిజంగా మనం ఎన్నో అభివృద్ధి మన కాలక్రమేయంగా మన కాకినాడ జిల్లాలో ఎన్నో మార్పులు అయితే మనం చూడగలమండి కొన్ని సంవత్సరాల క్రితం మన కాకినాడ జిల్లాలో మనం చూసుకున్నట్లయితే ఈ రవాణా సౌకర్యాలు కానీ లేకపోతే రహదారికి సంబంధించిన రోడ్ల పరిస్థితులు కూడా లేకపోతే ఆర్థికపరమైన ఈ ఈ సదుపాయాలు కూడా మనకు అంతగా లేవండి కానీ కాలక్రమైన ఎప్పుడైతే కాలం మారుతుందో ఎప్పుడైతే మన కాకినాడ జిల్లాకే గుర్తింపు మొదలైందో అప్పుడు నుంచి అయితే మన కా కాకినాడ జిల్లా ఎంతో మార్పులు చేర్పులు జరిగాయండి ఆర్థికపరంగా కూడా మన కాకినాడ జిల్లా ఎంతో మంచి స్థానంలో అయితే నేటి కాలంలో ఉండండి మనం రోడ్ల విషయంలో గాని లేకపోతే రవాణా సౌకర్యాల విషయంలో కానీ అక్కడ నివసించే ప్రజల యొక్క జీవితాలపై ఎంతో ప్రభావితం చేసిందండి మన కాకినాడ జిల్లాలోకి ఎంతో పెద్దపెద్ద కంపెనీలు రావడం అలాగే మన కాకినాడ జిల్లాని స్మార్ట్ సిటీ గా మార్చడం మన కాకినాడ జిల్లాలో ప్రతి వస్తువు కూడా మనకి అందుబాటులో ఉండడం అటు రోడ్డు రోడ్డు కూడా రోడ్డు వ్యవస్థ అలాగే రైల్వే వ్యవస్థ అలాగే షిప్లు అలాగే పోర్ట్ యాడ్ కూడా మంచి దాని వ్యవస్థ కూడా ఎంతో మరుగు మెరుగైందండి మన కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఇవన్నీ కూడా ఎంతో అభివృద్ధి అయితే ఎదుర్కున్నాయండి వీటితోపాటు ఏంటంటే అక్కడ నివసించే ప్రజల జీవితాల్లో కూడా ఎంతో మార్పు అయితే మనం చూడగలిగామండి ఒక సామాజిక ఇంతకముందు ఎక్కువమందైతే గ్రామాల్లో ఉండేవారు కానీ నేటి కాలంలో ఎప్పుడైతే ఈ అభివృద్ధి సంక్షేమాలనేవి చేపడుతున్నారో సో ప్రజలు కూడా ఇక ఈ కాకినాడ పట్నంకే తరలి రావడం జరిగింది వారి జీవించే విధానం కూడా ఎంతో మెరుగుపడింది ఆర్థికపరంగా అలాగే ఆ కరెంటు విషయంలో కానీ లేకపోతే ఆ ఇల్లుల విషయంలో కానీ లేకపోతే ఈ రవాణా విషయంలో కానీ ఇవన్నీ విషయాల్లో కూడా మా దీంతో కాకుండా అలాగే ఎలా ఎంటర్టైన్మెంట్ విషయంలో కానీ టూరిజం విషయం కానీ అన్ని విషయాల్లో కూడా మన కాకినాడ జిల్లా ఎంతో అభివృద్ధినైతే చవిచూసిందండి